ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం ఇది చారిత్రక కోటలు పురాతన దేవాలయాలు మరియు సహజ అందాలను కలిగి ఉంది అయితే రాష్ట్రం వినోదం కోసం కూడా చాలా అవకాశాలను అందిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రసిద్ధి వినోదక పర్యటక ఆకర్షణలు ఏమిటంటే థీమ్ పార్కులు ఆంధ్రప్రదేశ్లో అనేక థీమ్ పార్కులు ఉన్నాయి వీటిలో క్రేజీ వరల్డ్ గుంటూరు లాసర్ల ట్యాంక్ రాజమండ్రి ఈ పార్కులు వివిధ రకాల సహారీలు ఆటలు మరియు వినోదాన్ని అందిస్తున్నాయి వాటర్ పార్కులు ఆంధ్రప్రదేశ్లో అనేక వాటర్ పార్కులు ఉన్నాయి వీటిలో బ్యాన్స్ వాటర్ పార్క్ విజయవాడ హ్యాపీ డ్యాన్స్ వాటర్ పార్క్ విజయవాడ ఈ పార్కులు వివిధ రకాల జల సవారిలను అందిస్తున్నాయి జూలు ఆంధ్రప్రదేశ్లో అనేక జూలు ఉన్నాయి కడప జిల్లాలోని హిందూపురం జూ మరియు గుంటూరు జిల్లాలోని చింతలపూడి జూ ఉన్నాయి ఈ జూలు వివిధ రకాల జంతువులను నిలయాలు వీటిని ప్రత్యేకంగా కూడా చూడవచ్చు అమ్యూస్మెంట్ పార్కులు ఆంధ్రప్రదేశ్లో అనేక అమ్యూస్మెంట్ పార్కులు ఉన్నాయి వీటిలో విజయవాడలోనే నగరం పార్క్ మరియు తిరుపతిలోని తిరుమల అభివృద్ధి సంస్థ టీటీడీ పార్కులు ఉన్నాయి ఈ పార్కులు వివిధ రకాల సవారిలను అందిస్తున్నాయి